స్కూల్ విద్యార్థులందరూ చదువుల అయిపోయిన స్కూల్ విద్య అయిపోయిన తర్వాత వారి వారి కుటుంబర పరిస్థితుల రీత్య కొంత మంది విద్యార్థులు వచ్చేసి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళ కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించుకుంటుంటారు కొంతమంది ఏంటంటే తమ ప్రాంతంలో దొరికే ఏదైనా కాని ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు ఏం జరిగిన కాని వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా జరుగుతుంది కొంతమంది చదువుకుంటూ చదువును కొనసాగిస్తూ మరియు ఏదో ఒక వ్యాపారానికో ఉద్యోగానికో వెళ్ళటం జరుగుతుంది కొంతమంది ఏంటంటే వాళ్ళ వాళ్ళకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అది కూడా మానేసి పూర్తిగా సొంత వ్యాపారం ఏదన్నా చేసుకోవడం కాని లేదంటే వాళ్ళ తల్లితండ్రుల వ్యాపారాన్ని కొనసాగించడం కాని జరుగుతుంది కొంతమంది కొంతమంది విద్యార్థులు వేరే వేరే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి అక్కడ కొంతమంది వాళ్ళ ఉనికిని అక్కడ చాటుకోవడం జరుగుతుంది కొంతమంది విద్యార్థులు వచ్చేసి మనదేశంలో పుట్టి పెరిగిన మన దేశానికే అంకితం అన్నట్టు ఇక్కడే వాళ్ళ చదువును కొనసాగించి ఇక్కడే కొంచం మంచి మంచి ఉన్నత పదవులను ఆశించిన అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే కొంతమంది అసలు స్కూల్ విద్యతోనే పూర్తిగా ఆపేసి వ్యాపారాలు కొనసాగించేవాళ్ళు కొందరైతే కొంత మంది అన్ని వదిలేసి కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఈ రకంగా స్కూల్ విద్య అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ వారి వారి యొక్క భవిష్యత్తుని భవిష్యత్తుని కొనసాగిస్తారని ఏం జరిగిన కాని వాళ్ళ ఆర్థికపరమైన ఆర్థిక పరంగా కాని వాళ్ళ కుటుంబ పరంగా కాని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది